టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి మన జీ నా జీవితంలో స్మార్ట్ ఫోన్ లో ఎలా యూజ్ చేస్తున్నానంటే నెట్వర్క్ వల్ల ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం యూజ్ ఉంది ఎందుకంటే అది మనకి ఆన్లైన్ పేమెంట్స్ అవుతున్నాయి ఇన్ కేస్ మనం ఎప్పుడైన అమౌంట్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోతే మన మొబైల్ ల్లో అమౌంట్ ఉంటే ఎక్కడికైన షాపింగ్ కి కానీ షాపు కి గాని దేనికైన వెళ్ళేటప్పుడు ఆన్లైన్ అమౌంట్ మనం పే చేయొచ్చు అదొక మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అలాగే ఏదైనా చూసుకోవాలి రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే ఎవరికైనా ఏవైనా పంపించాలి వాట్సప్ లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ పంపించాలనుకున్న స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ మనకి బాగా యూజ్ అవుతుంది అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ టెక్నాలజీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ హోటల్ నుంచి ఫుడ్ ఇంటికి రావాలి అనేది కూడా మనకి మొబైల్ టెక్నాలజీ తోనే అయిపోతుంది మొబైల్ లో అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మన ఇంటికి ఫుడ్ వచ్చేలా మనం ఆర్డర్ చేసుకుంటున్నాం అలాగే బ్యాంకింగ్ పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ ఎలాగో తెలిసిందే అందరికీ ఎంత అమౌంట్ అయినా మన మొబైల్ లో విత్ ఇన్ సెకండ్స్ లో ట్రాన్సక్షన్ అయిపోతుంది ఇవతల నించి అవతలి పర్సన్ కి నెక్స్ట్ షాపింగ్ మాల్ లో యూపీఐ ట్రాన్సక్షన్ యూజ్ చేస్తాం సో టెక్నాలజీ వల్ల ఎయిటీ పర్సెంట్ మంచిదే ఆనవాయితీ మనిషిని అలాగే టెక్నాలజీ కి బాగా అలవాటు చేసింది కూడా